హలో సార్ మీరు పెయింట్ వాళ్ళా నా పేరు మస్తానమ్మా నీ పేరు రమణయ్యా మీరు పెయింటు ఇస్తారా మీకు ఏమేమి కలర్స్ ఉన్నాయి మా మా బిల్డింగ్కు పెయింట్ కావాలి

ఏమేమి కలర్స్ ఉన్నాయి ఏ కంపెనీ ఉన్నాయి

సరే సార్ మేము మాకు కావాలి అర్జెంటుగా మీరు కలర్సు అవి చెప్తే మాకు ఏ కలర్ కావాలో మేము సెలెక్ట్ చేసుకుంటాము

ఏ కంపెనీవి ఏ కంపెనీవి ఉన్నాయి

డిజైన్ డిజైన్ కూడా సార్ డిజైన్

రేట్లు రేట్లు

అదే రేట్లు కూడా కావాలి కదా రేట్లే డిజైన్ బట్టే రేట్లు

మీరు మేము డిజైన్ చెప్తాం మీరు పెయింట్ ఎప్పుడు పంపిస్తారు మాకు అర్జెంట్ కావాలి

సరే అండి సరే సార్

సరే